నా కుటుంబం కోసం నేను చేసే కొన్ని ఆరోగ్యకరమైన వంటకాలలో మొదటిది కోడి మాంసంతో చేసిన కూర ఇది ఒక సులభమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం ఇది మాంసం కూరగాయలు మరియు సహజ రుచితో నిండి ఉంటుంది అలాగే వెజిటేబుల్ సూప్ ఇది మరొక సులభమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం ఇది కూరగాయల యొక్క వివిధ రకాలతో ఉపయోగిస్తాము అలాగే గ్రీన్ పాస్తా ఇది ఒక సులభమైన వంటకం అలాగే ఇది చాలా ఆరోగ్యకరమైన వంటకం ఇది పాస్తా ఆకుకూరలా మరియు గుడ్లను ఉపయోగిస్తాము అలాగే మ ఎంతో ఆరోగ్యకరమైన సలాడ్ ఇది చాలా ఆరోగ్యకరమైనది అలాగే తేలికైన భోజనం లేదా స్నాక్ మీరు మీ ఇష్టమైన కూరగాయలను పండ్లు మరియు తయారుచేసిన ఆహారాలను జోడించవచ్చు ఈ వంటకాలు అన్నీ నా కుటుంబం ఆనందిస్తారు మరియు అవి నాకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో సహాయపడుతుంది